హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం చెప్పండి మేడం ఓకే మేడం మీ నేమ్ ఏంటిది ఓకే ఓకే మీరు పెట్టి ఎన్ని మంత్స్ అవుతుంది ఓకే ఒకసారి మీది అకౌంట్ బుక్ ఇవ్వరా నాకు అంటే మీరు లాస్ట్ మంత్ పెట్టిన రింగ్కి ఇంట్రెస్ట్ వచ్చేసి త్రీ పర్సెంట్ అయ్యింది అంటే మంత్కి త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అన్నమాట అయితే దానికి ఇప్పుడు ఈ ఈ మంత్ దానికి అమౌంట్ ఎంతయిందో దాన్ని చూసి కట్టి మీ రింగ్ రిటర్న్ తీసుకెళ్ళండి ఏ మంత్లో పెట్టారండి ఓకే అంటే నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది కదా దానికి ఇంట్రెస్ట్ అంత నేను క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను దానికి ఇంట్రెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎక్కువయిందండి దానికి ఓకే రింగ్కి ఇంట్రెస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అయ్యింది ఇప్పుడు మీరు పే చేస్తారా ఓకే అండి లాంగ్ చైన్కి ఓకే థర్టీ థౌజండ్ అవుతుందండి రెండిటికి పే చేసి తీసుకెళ్ళండి ఓకే థ్యాంక్ యూ అండి